నమస్కారం నా పేరు జోత్స్న నేను ఒక టాక్సీని బుక్ చేసుకున్నాను కానీ ఆ టాక్సీ టైమ్కి రావడం లేదు మేము వెళ్ళవలసిన సమయం పూర్తవుతుంది కావున డ్రైవర్ ఆలస్యంగా వస్తు వస్తున్న కారణంగా ఈ టాక్సీని రద్దు చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి ఈ టాక్సీని రద్దు చేయగల చేయవలసిందిగా మనవి చేస్తున్నాను